మేము హైదరాబాద్ నెల్లూరు తిరుతు ఉంటాము నెల్లూరు టు హైదరాబాద్ ఎప్పుడు ప్రయాణం చేస్తు ఉంటాము మళ్ళీ హైదరాబాద్లో మాకు బిజినెస్ పని మీద వస్తు పోతు ఉంటాము మాకు ట్రావెల్స్ ఏజెన్స్ వాడు ఏజెన్సీ వాడు బాగా పరిచయం అయినాడు మాకు ఎప్పుడు వెళ్ళాలన్నా ఫోన్ చేస్తే ఏజెన్సీ అతను వెంటనే మంచిగా ఉండే సీట్లను బుక్ చేస్తాడు ఎంత మందికైనా బుక్ చేయమన్నా వెంట వెంటనే టికెట్టు బుక్ చేస్తాడు మాకు పండుగల సీజను వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు మాకు డిస్కౌంట్ ఇచ్చి మరో మరో సీట్లను బుక్ చేస్తాడు అందుకే ఆ ఏజెన్సీ గురించి అందరికి చెప్తాము దానికి ఎక్కువ ప్యాసింజర్లు రావడము ఏజెన్సీ బాగా వృద్ధిలోకి రావడము జరిగినాయి ఏజెన్సీ వారికి బాగా లాభాలు వచ్చాయి మేము హైదరాబాద్కు వెళ్ళుటకు సీట్లు టికెట్లు బుక్ చేసి మాకు టికెట్లు తగ్గింపు అడిగాము తప్పనిసరిగా ఏజెన్సీ వాడు మా మాకు తగ్గి తగ్గింపు చేస్తాడు